హలో నందినీ గారేనా మాట్లాడేది నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను మొన్న మీ పాప తీసుకు వచ్చారు కదా హాస్పిటల్కి ఇప్పుడు తన హెల్త్ ఎలా ఉంది ఫీవర్ తగ్గిందా ఏమైనా అవునవును టైఫాయిడ్ కదా అలాగే ఉంటుంది ఒకసారి తగ్గుతుంది ఒకసారి పెరుగుతుంది సో వీక్ అంటే ఫీవర్ ఉంది కదా ఇప్పుడు వీక్ అవుతారు పిల్లలు నేను సిరప్స్ రాస్తాను డైలీ త్రీ టైమ్స్ అవి వేయండి ఫుడ్ కూడా మంచి హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టండి బిస్కెట్స్ పెట్టకండి ఫీవర్ ఉంది కదా సో వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ఫుడ్ అందుకని తినరు పిల్లలు కొంచెం నేను డైజెషన్కి నేను ఆకలికి కూడా సిరప్స్ రాస్తాను మీరు డైలీ త్రీ టైమ్స్ వెేయండి ఇంకో వన్ వీక్ వరకు చూద్దాం తగ్గకపోతే మళ్ళీ రండి అప్పుడు ఇంకేమైనా మ మెడిసిన్స్ రాయాలి తగ్గకపోతే చూద్దాం సిరప్స్ అయితే కంటిన్యూ చేయండి మీరు మొన్న ఇచ్చిన సిరప్స్ కంటిన్యూ చేయండి తగ్గకపోతే రండి టూ డేస్లో దగ్గరలో ఉన్న బ్రాంచ్కు రండి సో ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అవైలబుల్గా ఉంటారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి పిల్లల్ని తిప్పకండి బయట సో తొందరగా డిహైడ్రేట్ అవుతారు కదా వాళ్ళు వాటర్ కూడా కొంచెం ఎక్కువ తాగించండి ఫ్రూట్స్ రైస్ పెట్టకండి పర్లేదు సిరప్స్ ఇచ్చాను కదా అవి వేసి ఓఆర్ఎస్ లాంటివి ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ అట్లాంటివి ఏమైనా తాగించండి వాళ్లకు డైజెస్ట్ అవ్వదు కదా ఫీవర్ ఉంది కదా ఓకే అండి